హోల్సేల్ షాప్ నుండేనా అండి మాట్లాడేది మీ దగ్గర ఎలాంటి టైప్స్ ఆఫ్ షూస్ ఉన్నాయ్

కొంచెం ఆఫిషియల్గా ఉండాలి నైకా అడిదాస్ ఇలాంటి టైప్స్ ఆఫ్ షూస్ అయితే బెటర్ కలర్స్ చెప్తారా పింక్ ఎయిట్ అండి సైజ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నాయా

సాండిల్స్ ఇంకేమన్నా సాండిల్స్ ఉన్నాయా అండి మీ మీ షాప్ లో

క్యాజువల్ వేర్ కాకుండా పార్టీవేర్ టైప్స్ ఆఫ్ శ్యాండిల్స్ కావాలండి ఎయిట్ మెంబర్ సైజ్లో ఉన్నాయండి ఒకసారికలర్స్ చెప్తారా బ్లాక్ కాకుండా

లైట్ కలర్స్ ఏమైన్నా ఉంటే చెప్పండి

స్లిప్పర్స్ ఉన్నాయండి మీ షాప్లో స్లిప్పర్స్ ఉన్నాయా

కోకేరు ఇలాంటి బ్రాండ్స్ లో ఉన్నాయా సరే అండి బాటా కంపెనీలో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో షూస్ పంపించండి ఇంకా ఇంకా శ్యాండిల్స్ పీచ్ కలర్లో లైట్ కలర్లో ఉందన్నారు చెప్పారు కదా అదొకటి పంపండి కాస్ట్ ఎంతయితో చెప్తారా

సరే అండి